ఓలా ఆటో ఎలా బుక్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇట్ మీన్స్ ర్యాపిడో ఉంది ర్యాపిడో అనేది కూడా మనం చాలా సార్లు బుక్ అంటే నేను చాలా సార్లు ప్రొవైడ్ కూడా చేశాను ఇప్పుడు ఒకచు ఇప్పుడు నేను ఇన్కేస్ నేను గూడూర్లో ఉన్నాను ఇన్కేస్ నేను వచ్చి నెల్లూరుకి బుక్ చేసుకోవాలి బట్ అప్పుడు అనేది కూడా ఏందంటే ఆల్రెడీ బుక్ చేయగానే మనకు ఒక అంటే అతని డ్రైవరు ఐడీ అతని నెంబర్ అనేది కూడా మనకొస్తుంది బట్ మననేది కూడా దానికనేది కూడా మనం అతను కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు సర్ ఎక్కడ ఉన్నారు ఏంటి లేకపోతే ఇన్కేస్ మనకు మ్యాప్ అనేది కూడా ఒకటి అవేలబులిటీలో ఉంటుంది మ్యాప్ అనేది కూడా మనకు చెక్ చేసుకోవచ్చు అయ్యో మ్యాప్ అనేది కూడా చెక్ చేసుకోని అసలు డ్రైవర్ ఎక్కడున్నాడు ఆటో ఇంకా బయలుదేరిందా లేదా లేకపోతే మనం అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు యాప్ ద్వారా అనేది కూడా ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత అతనికి కాల్ చేయొచ్చు కాల్ చేసి సార్ బయలుదేరారా లేకపోతే ఎక్కడున్నారు ఎన్ని నిమిషాల్లో వస్తారు మనకి యాప్ ద్వారా కూడా చూపిస్తారు బట్ మనం డైరెక్ట్గా డ్రైవర్తో కూడా కాంటాక్ట్ అవ్వొచ్చు ఇలానేది కూడా మనం ఓలా ఓబర్ అనేది కూడా బుక్ చేసుకోని ఇలా అనేది కూడా చాలా చేసుకోవచ్చు ఒక ఆటో అనేది బుక్ చేసుకున్న తర్వాత దాంట్లో ఎంతమంది కూర్చోగలరు ఎంతమందికి పాజిబిలిటీ ఉంటుంది ఒన్ ఒక టూ మెంబర్సా లేకపోతే త్రీ మెంబర్స్ ఇప్పుడు మేము ఫోర్ మెంబెర్స్ ఉన్నాం దానికి కూడా వేకెన్సీ ఏమన్నా ఉందా అలా అడగటానికి కూడా మనం డ్రైవర్ నంబరు ఉంటుంది కాబట్టి డ్రైవర్తో కాంటక్ట్ కూడా అవ్వచ్చు మనకి ఇన్కేస్ మనం ఇప్పుడు ఎన్నో ర్యాపిడో ఉంది ఓలా ఉంది నెక్స్ట్ వచ్చి ఇలా ఎన్నెన్నో యాప్స్ అనేటివి కూడా మనకు అవైలబిలిటీలో ఉంటుంది చోట్ అనేది కూడా మనం ఇన్కేస్ మనం రాంగ్ రాంగ్ లొకేషనే పెట్టేసాం బట్ డ్రైవర్ కాంటాక్ట్ నంబర్ వస్తుంది సార్ మేము బై మిస్టేక్ రాంగ్ లొకేషనే పెట్టేసాం బట్ మేము ఇక్కడ ఉన్నాం అక్కడకొచ్చి తీసుకెళ్ళండి సార్ అని చెప్పిన కూడా డ్రైవర్ కాంటాక్టయి ఓకే సార్ మేము అని వాళ్ళు డ్రైవర్ ఇన్కేస్ గుడ్ పర్సనయితే ఆ ఓకే సార్ అక్క అక్కడికే వొచ్చి పికప్ చేసుకుంటాం ఇన్కేస్ కరెక్ట్ అడ్రస్ పెట్టి సార్ మేము ఇక్కడ లేము మేము బట్ మేము వె ళ్ళాల్సింది అనదర్ ఏరే దగ్గరకి వెళ్ళాలి బట్ తెలియకుండా బుక్ చేసుకున్నాం బట్ అక్కడికి వెళ్తాం సార్ అంటే కూడా వాళ్ళు ఓకే మ్యామ్ మాకు ఎక్స్ట్రా పే పేమెంట్ అని పే చేసి ఒక టెన్ రూపీసో ఫిఫ్టీన్ రుపీస్ ఎక్స్ట్రా పే అడుగుతారు బట్ మనం ఓకే మనకి రీజనబులుంటే ఓకే చేసేది లేకపోతే క్యాన్సిల్ చేసుకోని మళ్ళీ ఫ్రెష్గా అనేది కూడా బుక్ చేసుకోవచ్చు మనం అలా అనేది కూడా చాలా ఈజీగా అనేది కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు చిన్ మనం అలా కాకుండా ఇప్పుడు ర్యా ఓలా ఓలా బుక్ చేసుకున్నాం కారే బుక్ చేసుకున్నాం ఆ కార్లు అనేది కూడా మనం ఫోర్ మెంబర్స్ ఈసీగెళ్ళొచ్చు ఆ ఫోర్ మెంబర్స్ కాకుండా మనం ఓన్లీ టూ మెంబెర్సే ఉన్నాం సార్ మేం ఓన్లీ టూ మెంబర్స్ ఉన్నాం మాకు ఇది రీజనబుల్ ప్రైస్ కాదు అని కూడా మనం ముందుగానే చెప్పవచ్చు ఇన్కేస్ మనం మనకు త్వరగానే చెప్పిన టయానికంతా ఆన్ టైంలో దించేశారు ఓకే మనంమనేది కూడా అతనికి ఒక ఫిఫ్టీ రుపీసో లేకపోతే ట్వంటీ రూపీస్ అనేది కూడా మనం టిప్స్ అనేది కూడా మనం పే చేయవచ్చు ఇన్కేస్ అది కూడా నీకు నచ్చితేనే అతను డ్రైవింగ్ నచ్చి అలా చేసుకున్నా కూడా మనం చెప్పుకోవచ్చు ఓకేనా లేకపోతే మనం ఏదన్నా ప్రత్యేకమైన చోటు ఇక్కడినించి సార్ ఇక్కడి నుంచి నేను ఓలా బుక్ చేసుకుని మీ కార్లోనే వస్తాను నేను ఇక్కడి నుంచి తిరుపతికెళ్ళాలి బట్ మీరు తీసుకెళ్ళగలరా నా ఓన్గా మనీ ఇవ్వగలుగుతాను ఈ ఓలా ఊబర్ లేకుంటా అనదర్ మనం అనదర్ కాంటాక్ట్ అనే చేసుకోవచ్చు ఇలా కూడా ఎన్నో అంటే ర్యాపిడో ఓలా ఊబర్స్ మనం చాలా అనేది అందుబాటులో ఈజీగా ఉన్నాయి